అయినా స్కూల్ లో ఉన్నప్పుడు ఒక క్లాత్ ఒక క్లాత్ తీసుకొన్న మ్యాడం కర్చీఫ్ కుటించారు ఆ కర్చీఫ్ ఎలా అంటే యె చాల బాగుండేది దాని తర్వాత ఒక చిన్న గౌను కుట్టమన్నారు అంతా కుట్టాక దానికి జిప్ వెయ్యడం చాల కష్టం అనిపించింది నాకు కుట్టడం కూడా కష్టమే అది కట్ చెయ్యడం నెక్స్టు దాని దాని అన్ని కూడా మన క్లియర్ గా అయితే నాకు రాలేదు నేను చాల సార్లు ట్రై చేశాను యేలా కుట్టాలి ఏమి చెయ్యాలి వీళ్లందరూ బాగ చేస్తారు నాకు ఎందుకు రావట్లేదు అని చెప్పేసి మనం తీసుకున్న క్లాతు ఆ యొక్క కొలతలు అనేవి కరెక్ట్ గా ఉంటే తరవాత ఆ యొక్క మిషను కూడా మనం కుట్టు అనేది సరిగ్గా రావాలి లేదు అంటే మనకి రాదు అవి అన్నీ నేను తీసుకుపోవడం వల్ల నేను కనిసం ఒక ఐదు సార్లు ఆరు సార్లు అయినా ఆ తిరిగి తిరిగి చేశాను లాస్ట్ లోకి నాకు అయితే బాగ కుట్టడం వచ్చింది అది చాల బా అనిపించింది ఆ మనం ఏదైనా కష్టం అనిపించినప్పుడు మల్ల ట్రై మళ్లీ ఇంకోక సారి దాన్ని చేస్తేనే మనకి అది వస్తుంది ఆ గౌను నాకు ఇప్పటికి చాల గుర్తుంది ఆ అందులో జిప్ వెయ్యడం అనేది డ్రెస్ అంతా కుట్టేశాక మళ్లీ దాని కట్ చేసి ఉ మళ్లీ జిప్ అతికించి కుట్టేసరికి అది ఇట్లా పాడైపోతుంది మనకు మెజర్మెంట్స్ అనేవి సరిగ్గా రావు మళ్లీ అవి అన్ని మనము పర్టిక్యులర్ గా చూసుకొని అప్పుడు వేసుకుంటే బాగుండింది అని నా అభిప్రాయం